నేను టిక్టాక్ నుంచి డ్యాన్స్ అంటే నేర్చుకోలేదు ఎందుకంటే టిక్టాక్లో చేసే డ్యాన్స్ నాకు అసలు నచ్చద్దు ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే టిక్టాక్లో కొంచెం ఒక పద్ధతి ఉండదు ఒక ఒక శిక్షణ అనేది ఉండదు ఒక ప్రాక్టీస్ ఉండదు ఏమి ఉండదు అందులో వాడికి ఎట్లా నచ్చితే అట్లా చేస్తాడు ఎట్లా ఎట్లా చేయాలి అనిపిస్తే అట్లా చేసేస్తారు వాళ్ళు అంటే కొంచెం ఒక మీనింగ్ఫుల్ కానీ ఒక అర్దపరంగా లేకపోతే ఓ మంచి మంచి పద్ధతిగా కానీ అట్ల చెయ్యరు టిక్టాక్లో ఎవ్వరు కొంచెం వేరే లాగా ఇక మొత్తం మేము సిటీస్లో ఉంటాము మేము ఫారిన్లో ఉంటాము అన్నట్టు బిహేవ్ చేస్తారు ఒక్కొక్కరు సో అట్లా నాకు అస్సలు నచ్చదు టిక్టాక్లో నేర్చుకోవడం టిక్టాక్లో టిక్టాక్ ద్వారా నేను నేర్చుకోవడం కానీ టిక్టాక్ అయితే చూస్తాను జస్ట్ జస్ట్ చూసి ఎట్లా చేస్తున్నారు ఏంది అనేది చూస్తాను అంతే కానీ నేర్చుకోవడాలు అట్లాంటివైతే ఏమి ఉండవు టిక్టాక్ని చూసి చూసి మాత్రం కానీ మనం వేరే అకాడమీస్లో కాని మంచి పేరున్న అకాడమిస్లో మంచి పేరున్న మాస్టర్స్ దగ్గర కొరియోగ్రాఫర్స్ దగ్గర నేర్చుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఒక మర్యాదపూర్వకమైన ఆ డాన్స్ మనం నేర్చుకోగలుగుతం అనమాట ఎందుకంటే ఇపుడు టిక్టాక్లో చూసిందానికి మనం బయట కొరియోగ్రాఫర్స్ దగ్గర కానీ డ మాస్టర్స్ దగ్గర నేర్చుకున్నదానికి కొంచెం తేడా ఉంటుంది కచ్చితంగా ఏంటంటే టిక్టాక్లో నేర్చుకున్నదానికి మనం జస్ట్ ఒక రీల్ చూసి ఒక వీడియో చూసి నేర్చుకుంటున్నాం కానీ మాస్టర్ దగ్గర నేర్చుకున్నది కొంచెం ఒక పద్ధతి ఉంటుంది వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ అనేది నేర్చుకుంటాం ఎట్లా చెయ్యాలి ఏ ఏ సాంగ్కి ఎట్లా చేయాలి ఏ సాంగ్ దగ్గర ఎలా ఎలా బిహేవ్ చెయ్యాలి ఎట్ల స్టార్ట్ చెయ్యాలి ఎలా ఎండ్ చెయ్యాలి అనేది కొంచెం ఒక వాళ్ళకు కొంచెం ఏమంట్రు కొంచెం వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు మనకి మనకు కూడా మంచిగా నేర్పిస్తారు అనమాట బట్ ఇట్ల వీడియోలు చూసి నేర్చుకోవడాలు ఇట్ల వీడియోలు చూసి డాన్స్ చేయడాలైతే నేనైతే ఎంకరేజ్ చెయ్యను ఫస్ట్ థింగ్ మాస్టర్స్ దగ్గర కొరియోగ్రాఫర్స్ దగ్గర లేదా అకాడమీస్లో శిక్షణ తీసుకుంటే కొంచెం మంచిగా చేయగలుగుతుంది మంచి పేరు వస్తుంది అని నేననుకుంటాను కొంచెం ప్రాక్టీస్ నుండి కొంచెం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ చేస్తూ మనం డాన్స్ నేర్చుకున్నట్లైతే కొంచెం ఇంకా ఇంకా పర్ఫెక్ట్ అవుతాం అని ఒక ఇంటెన్షన్ అయితే నాది కానీ టిక్టాక్ ద్వారా ఐతే నేనైతే ఎంకరేజ్ చెయ్యను నాకైతే నచ్చదు ఫస్ట్ థింగ్ టిక్టాక్ ద్వారా నేర్చుకోవడాలు మాస్టర్ దగ్గర నేర్చుకోవడమే కొంచెం బెటర్ అని నేను చెప్తాను అక్కడ కొంచెం పద్ధతి ఉంటుంది కొంచెం రెస్పెక్ట్ నేర్చుకుంటాం ఎట్లా చేయాలి ఎట్లా బిహేవ్ చేయాలి మనుషులతో ఇట్లా అవన్నీ వాళ్ళు అక్కడ నేర్పిస్తారు కాబట్టి నాకు కొంచెం అక్కడే ఇష్టము అకాడమీ కానీ మాస్టర్ కానీ కోరియోగ్రాఫర్ కానీ కొరియోగ్రాఫర్స్ దగ్గరంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో మనం ఇపుడు టిక్టాక్లో చూసి నేర్చుకుంటే ఓన్లీ వీడియోనే వీడియో చూసి నేర్చుకుంటాం అంతే అంత పర్ఫెక్ట్గా అయితే ఉండదు కదా కొరియోగ్రాఫర్స్ దగ్గర ఏంటంటే కొన్ని మోడిఫికేషన్స్ ఉన్నా కొన్ని చేంజెస్ ఉన్నా వాళ్ళు మనకి చెప్తారు ఎట్లా చేంజ్ చేసుకోవాలి ఎట్లా చేయాలి క్లాసిక్ సాంగ్కి ఎట్లా చేయాలి మాస్ సాంగ్కి ఎట్లా చేయాలి కొంచెం మనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట కానీ టిక్టాక్లో చూసి చేసిందానికి నాకైతే అనిపించటం లేదు అట్లా టిక్టాక్లో చూసి నేర్చుకోవచ్చు అన్ నేనైతే ఎంకరేజ్ చెయ్యను ఎవ్వరినీ బట్ మా మాస్టర్స్ కానీ కొరియోగ్రఫర్స్ కానీ అకాడ అకాడమీలో అయితే ఇంకా బెస్ట్ ఇంకా అక్కడ ఇంకా బాగా నేర్పిస్తారు మాస్టర్స్ అండ్ కొరియోగ్రాఫర్స్ కూడా అక్కడి నుంచే వస్తారు కాబట్టి మాస్టర్స్ అండ్ కొరియోగ్రాఫర్స్ కూడా చాలా బాగా నేర్పిస్తారు టిక్టాక్ కన్నా మాస్టర్స్ అండ్ కొరియోగ్రాఫర్స్ఏ బెటరు